హలో హలో అవునమ్మా ఇప్పుడు పరవాలేదమ్మా వచ్చారు అండి ఇచ్చారమ్మా పరవాలేదండి పొద్దున వచ్చింది కొంచెం ఇప్పుడేం లేదు మరి వేసుకుంటున్నాను వేసుకున్నాను అమ్మా కొంచెం బాగా నీరసంగా ఉంటుంది మందులు వాడుతున్నకాడనుంచి

ప్రొద్దున ఇడ్లీ తిన్నానమ్మా ఇందాక కొద్దిగా రసంతో అన్నం తిన్నాను వేసుకుంటున్నాను అమ్మా ఏస్ మూడు రోజులు ఉండాలా

అలాగే ప్రొద్దున నా రిపోర్ట్లో ఎలా ఎలా ఉన్నాయి అమ్మా బ్లడ్డు బ్లడ్ టెస్ట్ చేసారు కదా నాకు చెప్పలేదు

ఈ జ్వరం ఎందుకొస్తుంది అండి

మరి జ్వరం పెరుగుతుందా